ఆ నమస్తే సార్ సార్ పోయిన వారం నాలుగు షర్టులు నాలుగు పాంటులు ఇచ్చాను కదా సార్ నా పేరు ఉపేందర్ సార్ కొత్త గూడెం సార్ షర్టులు ఎందుకండి ఇంకా లేట్ అయింది పోయిన వారంమే కదాండి ఇచ్చింది మేము ఇంకెంత లేటండి నాలుగు షర్టులు నాలుగు పాంట్లు ఇచ్చామండి మేము ఇచ్చి వారం అవుతోంది సార్ ఐదో తారీఖండి సరే సార్ తొందరగా కానీయండి సార్ ముందు సరే సార్ సరే సార్ ఎప్పుడొచ్చాను సార్ నేను సరే సార్ ఈ నెంబర్ చెప్తాను కొత్తది సార్ మాది సరే